నేను చాలా పెద్ద చేపను ఒకసారి పట్టుకున్నాను మా నాన్నతో కలిసి ఒక సరస్సులో చేప వేటకు వెళ్లాను నేను ఒక చిన్న వలను ఉపయోగిస్తూ మధ్యలో ఉన్న బార్లు మరియు ఒక చిన్న చేపల కోసం చూస్తున్నాను ఆకస్మాత్తుగా ఒక నావల నా వల లాగిపోయింది నేను నా వలను లాగడానికి ప్రయత్నించాను కానీ అది చాలా బలంగా ఉంది మా నాన్నకు నాకు సహాయం చేయడానికి వచ్చాడు కానీ మేమిద్దరం దానిని లాగడానికి కష్టపడ్డాము చివరికి మేము దానిని బయటకు లాగగలిగాము అది ఒక పెద్ద పోర్గస్ చేప దాని పొడవు మూడు అడుగులు ఉంది నేను ఒక పెద్ద చేపను పట్టుకున్నందుకు చాలా సంతోషించాను అది నా జీవితంలో ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది నాకు అది ఎలా అనిపించింది అంటే నేను చాలా గర్వంగా మరియు ఉత్తేజంగా ఉన్నాను నేను ఒక పెద్ద చేపను పట్టుకున్నందుకు నేను చాలా అదృష్టంగా భావించాను మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నాడు మేము ఆ చేపను తిన్నాము అది చాలా రుచిగా ఉంది